ఇప్పుడు మనం భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చూస్తే అది ఎలా ఉందంటే ప్రతి ఒకరికి ఆరోగ్యం అన్నది చాలా ప్రధానమైనది చాలా అవసరం కాని ఈ ఆరోగ్య వ్యవస్థ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురి అవుతు ఉంది అలా ఉందన్నమాట అది ఏంటంటే ఈ ఆరోగ్య వ్యవస్థలో రెండు రకాలు మనం చూడగలం ఒకటి ప్రైవేటు వ్యవస్థ ఒకటి ఉంది గవర్నమెంట్ వ్యవస్థ ఉంది ఈ ప్రైవేటు వ్యవస్థలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అయితే మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి ఈ అక్కడ వాళ్ళు ఏమి చేస్తున్నారంటే ఒక పేషెంట్ని తీసుకురాగనే ఒక కొత్త అల్లుడులాగా అక్కడ ఆంబులెన్స్లో దిగిన కాడ నుంచి లోపలికి తీసుకెళ్ళి సపర్యాలు చేసి జాగ్రత్తగా చూస్తున్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళినట్లయితే అక్కడ చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంది ఎట్లా అంటే సిబ్బంది కొరత ఉంది అది ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే సిబ్బంది కొరత ఉంది అలాగే డాక్టర్లు కొరత ఉన్నారు అలాగే మిషన్ కొరత ఉంది అలాగే అసలు మందుల కొరత అయితే చాలా ఎక్కువగా ఉంది అలా ప్రతిది చాలా సమస్యాత్మకంగా ఉంది కానీ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్లో చాలా చక్కగా చూసి పంపిస్తున్నారు ఇది తగ్గాలి అంటే లేకపోతే ఇది రెండింటి మధ్య తారతమ్యం తగ్గాలి అంటే ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా డెవలప్ అవ్వాలి ఎంతంటే వాళ్ళకి సరిపడే అంత మంది డాక్టర్ని అందించాలి సిబ్బంది కొరత లేకుండా చూడాలి అలాగే మందులు అందుబాటులో ఉంచాలి ప్రధానంగా ఇంకా వసతులు కల్పన వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకునే విధానం కూడా చక్కగా ఉండాలి ఇలాగ ఉంటే మనం కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా వెళ్ళగలం ప్రతి పేద మధ్యతరగతి వారికి వైద్యం అందుబాటులోకి వచ్చిద్ది అది మన భారత ఆర్థిక వ్యవస్థకి చాలా తోడ్పడుతుంది అది